నమస్తే మేడం మేడం నాకు మీ హోటల్లో ఫేమస్ చికెన్ మంచూరియన్ కదా మేడం నాకు వన్ థర్టీకి డెలివరీ చెయ్యాలి మేడం చికెన్ మంచూరియన్ ఆర్డర్ తీసుకోండి మేడం రెండు రెండు ప్లేట్ కావాలి

నాలుగు చపాతి ఒక ప్లేట్ ఒక ప్లేట్ లేదు మేడం ఇది చికెన్ మంచూరియానే చాలు కదా రెండు రెండు చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ

అది అది అది వెజే కావాలి మేడం వెజ్ఏ ఇయ్యండి మేడం

అవును మేడం వన్ థర్టీ ఆ స్పైస్ ఎక్కువే ఉండాలి మేడం అవును మేడం అంతే ఓకే మేడం కొంచెం టైంకి పంపించండి మేడం ఇక్కడ వయసున్న పిల్లలు ఉన్నారు ఓకే మేడం ఓకే ఓకే థాంక్ యూ ఓకే